నేను నేను నేను నా ఇయర్ రింగ్స్ని ఆర్డర్ చేసుకున్నాను సో వాటి ద్వారా నాకు మంచి మంచిగా అనిపించింది మంచి చుం ఇట్లా జుంకాస్ వచ్చాయి ఆ జుంకాకి క్రింద ఆ వైట్ స్టోన్స్ వచ్చాయి ఒక్క స్టోన్ కూడా ఆ వెళ్ళలేదు అన్ని స్టోన్స్ మంచిగా ఉన్నాయి ఎట్లా ఆర్డర్ చేసానో ఆర్డర్ చేసినా ఇక్కడికి వచ్చాక కూడా ఒక్క స్టోన్ కూడా పోకుండా ఏ విధంగా ప్యాక్ చేసి ఉన్నాయో ఆ విధంగానే ఉన్నాయి ఒక్క స్టోన్ వెళ్ళలేదు క్రింద పూసలు కూడా మంచి ఒక ఆర్డర్లో ఉన్నాయి అండ్ ఆ జుంకాకి ఆ అన్ని స్టోన్స్ పర్ఫెక్ట్ ఆర్డర్లో ఉన్నాయి సో ఇట్స్ గుడ్ ప్రోడక్ట్